మన మాతృభాష కాకుండా ఇతర మాతృభాషలు చదివాను ఇప్పుడు నేను చదివిన బుక్ ఏంటంటే బైబిల్ అది బైబిల్ అనేది క్రిస్టియన్స్ క్రీస్తు వాళ్ళు చదువుతారు వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ ఆ బైబిల్ని చదువుతూ దాన్ని మరియు వాళ్ళు పరిశుద్ద గ్రంధము అని అంటారు ఒకవేళ నేను ఏమనుకుంటాను అంటే ఒకవేళ నేను వాళ్ళ సంస్కృతంలో పుట్టుంటే ఎలా ఉండేదాన్ని అనేది నేను ఊహించుకుంటాను అలా నేను మీకు చెప్పగలిగే రిఫర్ చేసి చేయగలే బుక్ ఏంటంటే పరిశుద్ద గ్రంధము అందులో చాలా నియమాలు ఉంటాయి అక్కడ ఏంటంటే మన సంస్కృతంలో మనము కొన్ని అబద్ధాలు చెప్తాము కొన్ని మాట్లాడతాము అన్నీ చేస్తాము కానీ వాళ్ళ ఏంటంటే అక్కడ ఏదైతే చదువుతారో చదివినది పాటిస్తారు కొంతమంది కొంతమంది వరకు వాళ్ళు ఎలా అంటే మొత్తం దేవుడు నమ్మ దేవుడి మీద నమ్మకంతో ఉంటారు వాళ్ళు ఏ పని చేయాలనుకున్న ప్రేయర్ అనేది చేసుకుంటారు ఆ ప్రేయర్ చేసుకునేటప్పుడు వాళ్ళకి కావాల్సినవి కోరుకుంటారు వాళ్ళు బాధ వాళ్ళు తప్పు చేసినవి చెప్పుకుంటారు అన్న అలాగా చెప్పుతూ ఉంటారు నేను మా నా మాతృభాష ఏంటంటే తెలుగు ఇంకా వాళ్ళ మాతృభాష కూడా తెలుగుని కాకపోతే ఇంకొక మాతృభాష ఏదైనా ఉంద అంటే ముస్లిం వాళ్ళది వాళ్ళు వాళ్ళు కూడా చాలా అన్న పాటిస్తారు కాకపోతే కొన్నిసార్లు నేను ఇతర సంస్కృతాన్ని జన్మించి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటానుఉదాహరణకు ఇప్పుడు ఏంటంటే నేను పెరిగి ఉంటే అద్భుత రంగంగా సంస్కృత భావన ప్రత్యేకత అభివృద్ధి ప్రాధాన్యత ఉండేదని అనుకుంటాను ఆ సంస్కృతిని కొత్త విషయాలు స్వీకరించడంలో స్వచ్ఛత పైన తెలుస్తుంది ఒకసారి విదేశి సినిమాల్లో చూసినప్పుడు నేను ఆ సంస్కృతంలో ఉంటే అలా సాధించేవడానికి అనుకని ఆలోచించాను ఆ అనుభవం నాకు ఎప్పుడూ కొత్తగా ఉంటుంది